యోగా అనేది ప్రతీ ఒక్కరికి చాలా అవసరం మన శరీరంలో ఉండే రక్త ప్రసరణకు ఎముకలు గట్టిపడడానికి యోగా ఎంతో సహకరిస్తుంది నేను రోజూ యోగా కనీసం ముప్పై నిమిషాల పాటు యోగా చేస్తాను మా ఇంటి మా ఇంటి పెరటిలో యోగా చేసుకుంటాను మా పెరటిలో ఉన్న చెట్లు వాటి వాటి మధ్యలో చేసుకుంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది నాకు సూర్యోదయానికి ముందు లేచి సూర్యోదయం వస్తున్న సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు యోగా చేస్తే సూర్యుడి తి కిరనాల వల్ల తాకే కిరనాలు మన శరీరానికి తగిలి మనకి ఇంకా శరీరం బాగుంటుంది యోగా చెయ్యడం వల్ల మన శరీరంలో కండరాలు గట్టిపడడం మృదువుగా చర్మం మృదువుగా అవుతుంది రక్తప్రసరణ బాగా జరుగుతుంది మనం చేసే యోగా పొద్దున పొద్దున్నే ముప్పై నిమిషాలు సాయంకాలం ముప్పై నిమిషాలు పెరటి మీద పెరట్లో అయినా లేకపోతే మేడ మీదైనా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది నేను రోజు మా పెరట్లో యోగా ముప్పై నిమిషాలు పొద్దునే ముప్పై నిమిషాలు సాయంకాలం ముప్పై నిమిషాలు చేస్తాను కనీసం వంద సూర్యనమస్కారాలు చేస్తాను పొద్దున్నే చెయ్యడం వల్ల మనకి చాలా ఆహ్లాదంగా మనసుకి హాయిగా ఉంటుంది యోగా చెయ్యడం వల్ల నాకు చాలా బాగుంటుంది నేను పొద్ ప్రతిరోజూ ఉదయాన్నే లేచి తొమ్మిది గంటలకు నిద్ర లేచి ఎనిమిది ఎనిమిది సాయంకాలం ఐదు గంటలకులో లేచి ఐదు గంటలకు చేస్తాను పొద్దున్నే ఆరున్నరకంతా చేస్తాను యోగా